స్టెమ్ సహాయంతో పచ్చిమ గోదావరి జిల్లాలో ఆరోగ్య సంరక్షణం మెరుగుపడుతుంది స్టెమ్ అంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మరియు మ్యాథమేటిక్స్ ఈ రంగాలలోనే అభివృద్ధి కొత్త పద్ధతులను అభివృద్ధి చేయడానికి మరియు ఆరోగ్య సంరక్షణకు నాణ్యతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది ఉదాహరణకు స్టెమ్ అభివృద్ధి కొత్త మందులు కంప్యూటరైజ్డ్ డయాగ్నస్టిక్ పద్ధతులు మరియు ఆటోమేటెడ్ శస్త్ర చికిత్స పరికరాలను అభివృద్ధి చేయడానికి సహాయపడుతుంది ఇది రోగ నిర్దారణ కచ్చిత్వాన్ని మెరుగుపరచడానికి చికిత్సలను వ్యక్తీకరించడానికి మరియు శస్త్రచికిత్స సమయాన్ని మరియు సంక్లిష్టతను తగ్గించడానికి సహాయపడుతుంది స్టెమ్ అభివృద్ధి కొత్త ఆరోగ్య సంరక్షణ సేవలను అభివృద్ధి చేయడానికి కూడా సహాయపడుతుంది ఉదాహరణకు స్టెమ్ అభివృద్ధి ఆన్లైన్ మెడికల్ కన్సల్టేషన్ సేవలు వైద్య సమాచారం యాపులు మరియు ఆరోగ్య సంరక్షణ డేటా బేసు లను అభివృద్ధి చేయడానికి సహాయపడుతుంది ఇది ప్రజలు తమ ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి మరియు మంచి ఆరోగ్య నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది మొత్తం మీద స్టెమ్ అభివృద్ధి పచ్చిమ గోదావరి జిల్లాలో ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది